నాకు ఎడ్యుకేషన్ లోన్ గురించి ఎలా తెలుసంటే మా ఫ్రెండ్ యశోద ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంది ఎస్బీఐలో డిగ్రీ ఫైనల్ ఇయర్ కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంది తన డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసింది డబ్బులు లేని పరిస్థితులలో ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం జరిగింది ఆ ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీర్చింది అంటే తను ఒక పార్ట్ టైం జా జాబ్లో జాయిన్ అయ్యి ఆ అమౌంటు ఎడ్యుకేషన్ లోన్కి రీపే చేయడం జరిగింది తనకి ఎడ్యుకేషన్ లోన్ అలా ఉపయోగపడటం జరిగింది